మా ఇంట్లో తులసి మరియు కప్రెల్లాకు ఈ రెండు మూలికా వైద్యం కలిగిన ఔషధపు మొక్కలను మేం పెంచుతున్నాము ఎందుకు అని అంటే తులసి కప్రిల్లాకు ఇవి రెండు ఔషధ గుణాలు కలిగిన మొక్కలు ఈ మొక్కల ద్వారా తులసి దేవునికి వెంకటేశ్వర స్వామికి శ్రీకృష్ణుల వారికి తులసి అనేది ప్రత్యేకం తులసి తీర్థం అనేది ఇంకా అపురూపం తులసి అంటే లక్ష్మీదేవి తులసి ప్రతి ఒక్కరు తినవచ్చు అలా తినడం ద్వారా మన శరీరంలోని అవయవాలు మంచి రసాన్ని ఆస్వాదిస్తారు తులసి తీసుకోవడం వల్ల మన శరీరంలోని క్రిములు కొన్ని నశిస్తాయి తులసియే కాకుండా కప్రిల్లాకు కూడా పిల్లలకు చిన్న పిల్లలకు చాలా ఉపయోగపడుతుంది ఔషధమూలికా గుణాలుగా కూడా ఉపయోగపడతాయి కాబట్టి ఈ సహజంగా దొరికే ఔషధం మూలికలని మనం పిల్లలకే కాకుండా పెద్దలకు కూడా ఇస్తే మన వంతు మన ఆరోగ్యాన్ని మన చేతిలో ఉంచుకున్నట్టు ఉంటుంది కాబట్టి దయ ఉంచి అది ఒక యాంటీ బయాటిక్గా కూడా ఉపయోగపడుతుంది మన వంతు మన ఇంట్లో వ్యాధులను సహజ నివారణగా చూసుకోవచ్చు ఈ తులసి కప్రిల్లాకు అనేటివి మంచి వైద్యంగా కూడా ఉపయోగపడతాయి కాబట్టి అవి వాడుకోవచ్చు మీరు యూజ్ చేయండి